ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచటానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు పథకాలు విధానాలు ప్రచారాలు ఉన్నాయి అవి ఏంటనగా వైఎస్ఆర్ ఆయ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం ఆషా వర్కర్లు ఆమ్ ఆద్మీ భీమా యోజన ఎన్ఎచ్ఎమ్ నేషనల్ హెల్త్ మిషన్ ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వైఎస్ఆర్ చేద్ చేదోడు వైఎస్ఆర్ ఆసరా వంటి ఆర్థిక పథకాలు